నేను నా అతిథులను తీసుకు వెళ్ళాలని అనుకుంటున్న కొన్ని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు అందులో ఫస్ట్ వన్ తిరుపతి ఆంధ్రప్రదేశ్లో తిరుపతి ఎంత పుణ్యక్షేత్రం ఎంత పుణ్యక్షేత్రం అందరికి తెలుసు ఏటా లక్షల సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనానికి దేశవిదేశాల నుంచి తరలి వస్తుంటారు భారతదేశం భారతదేశంలో ఎక్కువ మంది యాత్రికులు సందర్శించే పర్యాటక ప్రదేశాలలో ఇది ఒకటి నెక్స్ట్ సెకండ్ వన్ తాజ్మహల్ తాజ్మహల్ ఆగ్రాలో కలదు ఇది ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటి ప్రేమకు గుర్తుగా నిలిచిన ఈ అద్భుత ఈ అద్భుత కట్టడాన్ని సందర్శించేందుకు పర్యటకులు అధికసంఖ్యలో వస్తు ఉంటారు మూడు థర్డ్ వన్ వైష్ణవ్ వైష్ణవిదేవి ఆలయం వైష్ణవిదేవి ఆలయం హిందువులు పవిత్ర స్థలం జమ్మూ కాశ్మీర్ నుంచి నలభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖాటాలో త్రికూట హిల్స్పై సముద్రమట్టానికి పదిహేడు వందల అడుగుల ఎత్తున కలదు ఏటా లక్షల సంఖ్యలో దర్శించే ఈ ఆలయాన్ని కూడా సు శుభ్రం చేయాలని కేంద్రం ఆలోచిస్తుంది తిరుపతి వెంకన్న స్వామి తర్వాత దేశంలో అధికులు ఈ ఆలయాన్ని దర్శిస్తారు నెక్స్ట్ ఛత్రపతి శివాజీ టెర్మినల్ శివాజీ టెర్మినల్ ముంబై నగరంలో కలదు ఇది వరకు దీన్ని విక్టోరియా టెరిమా టెర్మినల్ అని పిలిచేవారు ఈ ప్రదేశం వాణిజ్య కేంద్రం సంవత్సరం పొడవున ముంబై వచ్చే యాత్రికులు టెర్మినల్ను తప్ సందర్శిస్తారు నెక్స్ట్ స్వర్ణ దేవాలయం స్వర్ణ దేవాలయం అమృత్సర్లో కలదు సిక్కులు పవిత్ర స్థలంగా ఖ్యాతి గాంచినా ఈ దేవాలయం యొక్క గురుద్వారాన్నీ నాలుగువందల కేజీల బంగారు పూత వేశారు ప్రపంచ వ్యాప్తంగా ఉండే సిక్కులు ఏటా లక్షల సంఖ్యలో శ్రీ అరమందిర సాయి ఆలయాన్ని సందర్శిస్తు ఉంటారు